తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది ప్రధాన నరేంద్ర మోదీ సంక్రాంతి కానుకగా జనవరి పదిహేను ఈ రైలును ప్రారంభించారు దేశంలో ఎనిమిదవ వందే భారత రైలు ఇది గంటకు నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించి ఈ ఈ సెమీ హై స్పీడ్ రైలు విమా విమానం లాంటి అనుభూతిని ఇవ్వనుంది తిరుపతి విజయవాడ మార్గాలలో త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది రానున్న రెండేళ్ళలో దేశంలో నాలుగు వందల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఏడాది బడ్జెట్లో ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది వందే భారత్లో వచ్చి వందే భారత్లో వచ్చి విమానం లాంటి ప్రయాణం అనుభూతిని ఇస్తుంది దీనికి వచ్చి గరిష్టంగా గరిష్ట వేగంతో ప్రయాణించే రైలుకు అత్యధిక సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి ముఖ్యంగా కవచ్ టెక్నాలజీ రైళ్ళు పరస్పరం ఢీ కొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది సాంకేతిక తప్పిదం వల్ల రైలు ఒకే ట్రాక్ పైనే వస్తే వాటి మధ్య కిలోమీటర్ దూరం ఉండగానే ఈ వ్యవస్థ హెచ్చరికలు చేసి రైలు వేగాన్ని ఆటోమేటిక్గా నియంత్రిస్తుంది సాధారణ రైళ్ళతో పోలిస్తే వందే భారత్ రైళ్ళలో టికెట్టు చార్జీలు కాస్త అధికంగా ఉన్నాయని ప్రయాణికులు ఫిర్యాదులు చూపించిన ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ళు ముంబై నుంచి అహ్మదాబాద్కు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రెండు వేల ఐదు వందల ఐదు రూపాయలు కాగా సాధారణ చైర్ కార్ టికెట్టు ధర పదమూడు వందల ఎనభై ఐదు రూపాయిలుగా ఉంది శతాబ్ది సహా ఇతర రైళ్ళ టికెట్లతో పోలిస్తే ఇది ఎక్కువ అయితే